గుడ్ మార్నింగ్ సార్ సార్ మా బాబుని మీ స్కూల్లో చేర్చాలి అనుకుంటున్నాను సార్ అడ్మిషన్స్ ఖాళీ ఉన్నాయా సార్ ఎప్పుడు దాకా ఉంది సార్ ఎన్ని ఉన్నాయి సార్ ఎన్ని ఉన్నాయి సార్ ఒకే సార్ ఫీజు ఎంత సార్ ఒకే సార్ బస్ ఫెసిలిటీ ఉందా సార్ దానికి ఫీజు ఎంత సార్ ఒకే సార్ ఇంకేమన్నా రూల్స్ ఉన్నాయా సార్ ఒకే సార్ ఒకే సార్ ఒకే సార్ ఒకే సార్ హా ఒకే సార్ సార్ ఇప్పుడు టైమింగ్స్ ఏంటి స్కూల్ టైమింగ్స్ ఒకే సార్ వచ్చేడప్పుడు ఏమేమి తెచ్చుకోవాలి సార్ మేము అడ్మిషన్కి ఒకే సార్ సార్ ఇప్పుడు

ఆ రేపు మార్నింగ్ రమ్మంటారా సార్ ఎప్పుడు రమ్మంటారు సార్ టైమింగ్ హా ఒకే సార్ ఐతే థ్యాంక్ యూ సార్